హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ చెప్పండి మ్యామ్ దొరుకుతాయి అండి మీకు ఎలాంటి మొబైల్ కావాలి అండి ఉన్నాయి మ్యామ్ మా దగ్గర అలాంటివి ఉన్నాయి ఇప్పుడు ముప్పై వేల నుండి నలభై వేల దాకా ఉంటుంది మ్యామ్

ఇప్పుడైతే ఐఫోన్ ఉంది మేడమ్ ఇప్పుడైతే ఐఫోన్ ఉంది మేడం

ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పిన వన్ప్లస్ అయితే బాగుంటుంది మ్యామ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి మ్యామ్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది స్టోరేజ్ ప్రాబ్లం ఏం ఉండదు అలానే మీకు నెట్వర్క్ కూడా ఫైవ్ జి నెట్వర్క్ వస్తుంది బాగుంటుంది మ్యామ్ దీంట్లో అన్నీ ఫీచర్స్ ఉంటాయి మీకు

హా వేసిస్తాము అండి వేసి ఇస్తాము అండి

ఇప్పుడు అయితే ఎలాంటి సేల్స్ ఏం లేవు మ్యామ్ కానీ ఇప్పుడు ముందు ముందు సేల్స్ వస్తాయి ఆఫర్స్ ఉంటాయి ముందులో

లేదు మ్యామ్ ఇది ఇంకా తక్కువ ఇప్పుడు ఐఫోన్ అంటే మీకు ఎక్కువగా మనీ పడుతుంది ఇప్పుడు హా రండి హా రండి మేడం రండి

వన్ ఇయర్ వరకు ఎలాంటి రిపేర్స్ వచ్చినా మేము ఫ్రీ ఛార్జ్ ఇస్తాము కానీ వన్ ఇయర్ తరువాత అంటే ఫ్రీగా ఏదీ రిపేర్ అయితే ఏం చేయలేము మ్యామ్ వన్ ఇయర్ తరువాత కంపల్సరీ డబ్బులు అయితే తీసుకొని రిపేర్ చేసిస్తాము

ఓకే మేడం ఇప్పుడు అడ్రస్ అంటే మెహదీపట్నం టౌలిచౌకీ దగ్గర మొబైల్ రిపేర్ షాప్ అని ఉంటుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యు మేడం